హలో గుడ్ ఈవినింగ్ సార్ పేరు మణికుమారి అండి మీరు ఫుట్ బాల్ నేర్పుతారు అంట కదండి స్కీమ్ అదే నేర్చుకోవాలని అనుకుంటున్నాను అండి ఇంకా నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వస్తారంటా అండి

మొత్తానికి మమ్మల్నే ముగ్గురు అడిగారండి ఇంకా మీరు ఫీజు గట్ట బాగా చెప్తే ఆ వాళ్ళకి ఒకే అంటే ఇంకా వస్తారండి పది మంది దాక వస్తారు మార్నింగ్ టైమ్ ఆయ్ ఫీజ్ ఎంత ఉంటుంది అండి లేకపోతే డే బై డే కట్టాలండి లేదా ఇయర్ ఫీజ్ సెమి కన్సెషన్ ఏమైనా ఉంటదా అండి ఒకేసారి కడితే

ఈవినింగ్ టైమ్ కూడా ఉంటుందా అండి ఈవినింగ్ టైమ్ కూడా నేర్పిస్తారా అండి మార్నింగ్ టైం నే నేర్పిస్తారా ఓన్లీ ఒకే అండి ఆయ్ అలాగే అండి ఎక్కడ అండి సెంటర్ సెంటర్ ఆ అండి ఏమైన వెహికల్ ఉందా అండి ట్రాన్సపోర్ట్ ఓన్ గానే రావాలండి అంటే అందరూ అందరూ వేరే వేరే ఊరు నుంచి వస్తారు కదండి అండ్ వాళ్ళని పికప్ చేసుకోవడం అంటే ఉంటదా అండి సరే అండి దానికి కూడా మేమే మనీ కట్టాలా అండి అందులోనే ఓకే అండి సరే అండి వాళ్ళక్కూడా కాంటాక్ట్ చేసి మీకు మళ్ళీ ఏ విషయం నేన్ ఫోన్ చేసి చెప్తాను అండి అలాగేనండి థ్యాంక్యూ అండి